హలో అండి వందనా రెస్టారెంటేనా అండి ఈరోజు మీ యొక్క షాప్ తెరిచుందా అండి మా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెరిచుంటే మా యొక్క ప్రదేశానికి మీ యొక్క సేవలని అందిస్తారా అండి లేదా లేదాండి మా ఏరియా వచ్చి కాలువ సెంటరండి కాలువ సెంటర్ దగ్గరండి మాది మా యొ మీ సేవలు మా అటు వైపు ఏరియాకి అందించగలుగుతున్నారా లేదా అనేది కొంచుం మాకు ఇన్ఫార్మేషన్ ఇవ్వండి మీ యొక్క యాప్ ఆహారంది అప్డేట్ చేసుకోవచ్చా అండి మా ప్రాంతంలో ఉపయోగపడుతుంద మా యొక్క ఆర్డర్ని లేకపోతే ఆపుతారా అండి మీ యొక్క రెస్టారెంట్ యొక్క విషయాలని మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాము అండి అసలు మీ యొక్క రెస్టారెంటు మా ఏరియాలో వర్క్ చేస్తుందా లేదా అసలు ఈ రోజు మీ యొక్క షాప్ తెరిచుందా లేదాండి కొద్దిగ మాకు ఇన్ఫర్మేషన్ అందించగలరా మీరు మాకేవిషయం త్వరగా చెప్పండి